సాఫ్ట్వేర్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు మా సార్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఫార్ ప్రాజెక్ట్ ఏమో సెవెన్ డేస్లో కంప్లీ కంప్లీట్ చేయమన్నారు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమో హెచ్ఆర్ గారికి ఇచ్చారు మేనేజర్ గారు హెచ్ఆర్కి ఇచ్చారు హెచ్ఆర్ టీమ్ లీడర్కి ఇచ్చారు టీమ్ లీడర్కి నాకు గొడవలు అవడంతో టైంలో నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేకపోయాను సా అప్పుడు సార్ ఏమో నాకు పనిష్మెంట్ ఇచ్చారు మరలా సార్ని నేను రిక్వెస్ట్ చేసి ప్లీస్ చేసిన తర్వాత మరలా ఒక్కసారి ప్లీ నేను మళ్ళీ నేను కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను ఇన్టైంలో చేస్తాను అన్న తర్వాత సార్ నాకు మళ్ళీ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత నేను ఈ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్లో ఆ వర్క్ నేను సబ్మిట్ చేసి నా టీమ్ లీడర్ని మార్చి మార్చిన తర్వాత మా ఫ్రెండ్తో నేను వర్క్ సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ఆర్ గారికి చూపించి హెచ్ఆర్ దగ్గర సైన్లు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఆ ప్రాజెక్ట్ వర్క్లో చేసిన తప్పులు అవన్నీ తీసుకోని చేసుకున్న త మళ్ళీ హెచ్ఆర్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత అవన్నీ రెక్టిఫై చేసి తప్పులు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్తోటి టీమ్ లీడర్కి పంపించాను పంపించిన తర్వాత టీమ్ లీడర్ గారు ఆక్సెప్ట్ చేసిన తర్వాత మేనేజర్ గారికి ఇచ్చారు మేనేజర్ గారు నే ఆ ద్వారా ఆ ద్వారా నన్ను మన్నించారు మన్నించిన తర్వాత ఈ సారి ఇంకెప్పుడు చేయకు అన్నట్టు నాకు మన్నించిన తర్వాత నాకు అది వర్క్ వర్క్ వర్క్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నాకు శాలరీ ఇచ్చారు